నమస్కారమండి చెప్పండి అవునండి నా పేరు మంజునాథ్ అండి అవునండి అరటిపళ్ళు పండించేది అరటిపళ్ళు రకాలున్నాయండి ఇప్పుడూ ఇయా ఏమంటారు చక్కెరకేళి అరటిపళ్ళు ఓ రకము ఉందండి ఇవి అమృతపాణీ అరటిపండు ఓ రకము ఉందండి మళ్ళీ ఇప్పుడూ పొడుగుగా ఉంటాయికదండి అరటిపళ్ళు అవి ఒక రకము ఉన్నాయండి అవునండి అవును అన్నీ అన్నీ వాడ వచ్చండి అన్నీ అన్నీ తినటానికే కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే మీకూ ఇప్పుడు మనకీ ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటాయి కదండీ పెళ్ళిళ్ళు కానీ లేదా ఫంక్షన్స్ కానీ లేదు పుట్టిన రోజు వేడుకలు లేదా పూజలు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదండీ ఫంక్షన్సు ఈ పూజలు వాటికి ఇప్పుడు మనకి ఫంక్షన్లు తీసుకుంటే ఫంక్షన్లకి కానీ పెళ్ళిళ్ళకి కానీ చక్కెరకేళి అరటిపళ్ళు వేస్తారండి బంతుల్లో మనకి భోజనాల దగ్గర గట్రా చక్కెరకేళి అరటిపళ్ళు ఎక్కువ వాడతారు అది కొద్దిగా బాగుంటుందని చెప్పి తియ్యగా ఉంటుందని చెప్పి ఇక మనకి మామూలుగా అమృతపాణి అరటిపళ్ళు అయితే కనుక మీకు పూజా పూజలకి ఎక్కువగా వాడుతూ ఉంటారండి మీకు ఎలా కావాలంటే అలాగే అండి గెల పళంగా మీకు కావాలంటే మాత్రం చక్కెరకేళి అరటిపళ్ళు అయితే గనక మీకు గెల అయితే తొమ్మిది వందలు పడుతుందండి తొమ్మిది వందల తొమ్మిదీ యాభై ఇక మీకూ అమృతపాణి అరటిపళ్ళు అయితే గనక ఇది ఒక మూడు యాభై నాలుగు వందలు అలా పడుతుంది అండి కాయలు బట్టి అవునండి అవును మీకు డజన్ విడిగా కావాలంటే విడిగా కూడా ఇస్తాం అండి డజన్ కావాలి లేదా ఒక హస్తం కావాలి మీకు ఎలా కావాలంటే అలాగ రెండు డజన్లు అండి ఒకే అవునండి అవునవును అవునండి అదేనండీ అవును ఒక్కో సీజన్ బట్టి ఒక్కోక్కటి అండీ ఇప్పుడు నేను పొడుగు అరటిపళ్ళు అన్నాను కదండండి అవి కూడ మీకు ప్రతీ మన సీజన్లోనూ దొరకవండి ఒక్కో సీజన్లోనే ఉంటాయి అవి ఈ మన చెక్కెరకేళి అది అమృతపాణి మాత్రం మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మనకు ఎప్పుడూ పంట అది ఎప్పుడూ వేస్తూనే ఉంటాం సరేనండి అయితే మీకు రెండు డజన్లు ఇస్తాం లెండి ఇవ్వమని అడిగారు అమృతపాణి అడిగారుగా రెండు డజన్లు సరే అండి ఉంటాను